ఉన్నాయి అండి నాలుగు రకాల కంపెనీలు ఉన్నాయి ఏ కంపెనీ కావాలి అండి క్యాసియో హెచ్పీ షార్ప్ ఉన్నాయి అండి ఇదిగోండి చూడండి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల దాకా పడుతుంది అండి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల దాకా పడుతుంది అండి ఉన్నాయి అండి

ఇస్తాను అండి హెచ్పీ తీసుకోండి ఏడు యాభై పడుతుంది టెస్ట్ బుక్లు ఎన్ని కావాలో చెప్పండి వాటితో పాటు పెన్సిళ్ళు ఎరేజర్లు అన్నీ తీసుకుంటారా అండి బిల్లు అంతా వేసాక తగ్గించి ఇస్తానులెండి అయితే హెచ్పీ కా కాలిక్యులేటర్ తీసుకుంటారా అండి తొమ్మిది వందలు పర్లేదా అండి మొత్తంలో తగ్గిస్తానులెండి